క్రీడలో సఫలత సాధించాలాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాకుండా మానసిక స్థైర్యం క్రమశిక్షణ మరియు లక్ష్యపరమైన ప్రయాణాలు కూడా ముఖ్యమైనయి క్రీడాకారునిగా ఎదగాలంటే అనేక లక్షణ విధానాలు అవసరం అవుతాయి ఈ గుణాలు అన్ని ఒక సాధారణ ఆటగాడిగా కాకుండా ఒక విజయవంతమైన క్రీడాకారుడిగా మార్పుస్తాయి శారీరక దృఢత ఏ క్రీడనైనా విజయవంతంగా ఆడాలంటే శారీరిక ఆరోగ్యం మరియు ఫిట్నెస్ చాలా అవసరం శారీరిక శక్తి వేగం సాహస శక్తి ప్రతి చురుకుతనం వంటి లక్షణాలు క్రీడాకారునికి సహాయపడతాయి మానసిక స్థైర్యం ఒక క్రీడాకారుడు ఎన్నో ఒత్తిడ ఒత్తిడులను ఎదుర్కొంటాడు విజయం అపజయం ప్రేక్షకుల నిరీక్షణ విమర్శలు ఇవన్నీ అతని ప్రభావితం చేస్తాయి అలాంటి సమయంలో మానసిక దృఢత ఆత్మవిశ్వాసం అవసరం ఒత్తిడిని తట్టుకునే శక్తి అపజయాన్ని సమర్థంగా అంగీకరించి గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నించాలనే ధైర్యం క్రీడాకారుని గొప్పతనాన్ని స సూచిస్తాయి మానసిక స్థితి ఉన్నవాడే ఒత్తిడిలో కూడా సరైన నిర్ణయాలు తీసుకొని గెలుపు దిశగా ప్రయాణించగలడు క్రమశిక్షణ మరియు పట్టుదల విజయం సాధించాలంటే క్రమశిక్షణ పట్టుదల అవసరం ప్రతిరోజు నియమిత సమయానికి సాధన చేయటం ఆహారాన్ని నియంత్రంచుకోవడం విశ్రాంతి సమయాన్ని పాటించడం ఇవన్నీ క్రీడాకారుడి జీవిత భాగాలు ఆటల్లో గెలవడం ఒక్కసారిగా జరగదు నిరంతర సాధన ప్రయత్నం ఓటమిని ఎదుర్కునే సహానం ఉండాలి ఇవే విజయ మార్గంలో అతన్ని నిలబెట్టే ప్రధాన శిక్షక్తులు బహుళ క్రీడల జట్టు క్రీడలుగా ఉంటాయి అందులో వ్యక్తిగత ప్రతిభతో కూడిన జట్టుతో కలిసి పనిచేసే సామర్థ్యం అవసరం సమాచార ఆటగాలల్లో అనురాగం పరస్పర సహకారం గౌరవం ఉంటేనే జట్టు విజయవంతంమవుతుంది ఒకరిని ఒకరు నమ్ముకోవడం సమిష్టిగా విజయాన్ని కోరుకోవడం ఇవి జట్టు విజయం వెనుక గల అసలైన మూలాలు క్రీడాకారుడు సమయాన్ని విలువైనదిగా గుర్తించాలి సాధనకు విశ్రాంతికి పోటీకి సమయాన్ని ఖచ్చితంగా పాటించడం అతని గతికి దోహదపడుతుంది అలాగే చిన్న లక్ష్యాల నుండి పెద్దవాటి వరకు నిర్దేశించుకొని వాటిని సాధించే అందుకు ప్రణాళికతో ముందుకు సాగాలి లక్ష్యాన్ని నిశ్చితంగా అనుసరించగలవారే విజేతలు అవుతారు ప్రతిభ ఉన్న దానిని మెరుగుపరుచుకోవడం చాలా అవసరం ఒక విజయవ ఒక విజయవంతమైన ఒకవి ఒక విజయవంతమైన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ప్రోత్సాహాన్ని పొందాలి నిరంతర సాధన ద్వారా నైపుణ్యాలు పెరుగుతాయి ఏ ఆటగాడైనాప్రతిరోజు సాధన చేయడం ద్వారా తన లోని బలహీనతలను దూరం చేసి బలాలను అభివృద్ధి చేసుకోవచ్చు ఇదే నిజమైన విజేతల గుణం క్రీడల్లో విజయం సాధించాలంటే క్రీడాకారుడు కేవలం వ్యక్తిగత ప్రవి ప్రతిభతో మాత్రమే కాకుండా జట్టుతో కలిసి పనిచేసే గుణన్ని కూడా కలిగి ఉండాలి ఇది ముఖ్యంగా జట్టు క్రీడలైన క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ మొదలైన క్రీడల్లో చాలా అవసరం జట్టులో ప్రతి సభ్యుడి పాత్రకు ప్రాముఖ్యత ఉంది ఒకరు విజయమే కాదు జట్టు మొత్తం విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని కృషి చేయాలి జట్టు స్వయం వయం ఉండాలంటే సహకారం చాలా అవసరం ప్రతి ఆటగాడు తన వారి విద్యతను నిర్వర్తిస్తూ ఇతరుల బలహీనతలను సర్దుబాటు చేయగలిగితే జట్టు బలంగా నిలుస్తుంది విభిన్న వ్యక్తుల మధ్య ఐక్యతను కల్పించే శక్తి జట్టు భావ మనలో నిగుడంగా ఉంటుంది విదయం విజయం సాధించినప్పుడే కాదు ఓడిపోయినప్పుడు కూడా జట్టు సభ్యుల ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి క్రీడా మైదానంలో జట్టు ఆత్మీయత స్పష్టంగా కనిపిస్తుంది ఒక ఆటగాడు రాణస్తే మిగతా వారు ఆనందిస్తారు ఒకరు తప్పు చేస్తే మిగతా వారు అతన్ని తోడు నిలుస్తారు ఈ విధమైన సహకారం క్రీడలు నిజమైన సారాంశాన్ని వ్యక్తపరుస్తుంది మొత్తానికి జట్టు భావన మరియు సహకారం లేకుండా క్రీడలు విజయం సాధించడం కష్ట ఓ వ్యక్తి ప్రతిభ కంటే జట్టుగా కలిసి కట్టుగా పనిచేయడం ద్వారా క్రీడలు మనకు ఒక వ్యక్తి విజయానికే కాదు జట్టు ముందుకు సాగే శక్తి గొప్ప అధికారాన్ని ని ఇస్తుంది క్రీడలు మన జీవన శైలిలో భాగంగా మారాయి ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా క్రీడలతో సంబంధం కలిగి ఉంటాడు కానీ ఒక క్రీడాకారుడు విజయం సాధించాలంటే కేవలం ఆట ఆడగలడం మాత్రమే కాకుండా మరెన్నో ముఖ్యమైన లక్షణాలు అవసరం ఒకే ప్రయత్నంలో విజయం లభించకపోవచ్చు కానీ నిరుత్సాహ చెందకుండా పునః ప్రయత్నాలు చేయగలగటం విజయానికి మార్గం పట్టుదల ఉన్న వారే అద్భుత ఫలితాలు సాధించగలరు మనం పట్టుదల కలిగి సాధిస్తే ఏదైనా సాధించగలం నిర్దిష్ట సమయానికి సాధన చేయడం నియమాలను పాటించడం జీవిత శైలిని నియమంత్రంలో ఉంచుకోవడం వంటి లక్షణాలు క్రీడాకారునికి ఎంతో అవసరం క్రమశిక్షణ లేకుండా ప్రతి ప్రతిభ ఉన్న విజయానికి సాధించడం కష్టం ఏ ప్రతిభ ఉన్న దాని పదే పదే అభ్యసించాల్సిందే సాధన ద్వారానే ఆటలో ఉన్న లోటు పాట్లను తొలగించుకోవచ్చు నిరంతరం అభ్యసమే నైపుణ్యాలను నేర్పుతుంది ఇతర విజయవంతమైన క్రీడాకారుల జీవితాలను పరిశీలించడం దానిని ఆదర్శంగా తీసుకోవడం ఒక క్రీడాకారుణ స్ఫూర్తిని కలిగిస్తుంది అంతేకాక తాను గొప్పదైన స్థాయికి చేరాలన్న తప్పన తనకి గెలుపువైపు నడిపిస్తుంది తన జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించే అందుకు దృఢ సంకల్పంతో కృషి చేయడం విజేతల లక్ష్యం చిన్న లక్ష్యాల నుండి పెద్ద లక్ష్యాల వరకు పద్ధతిగా ప్రయత్నించగలవాడే గెలవగలడు క్రీడలు విజయవంతం కావాలంటే క్రీడాకారుడికి శారీరిక మానసిక స్థైర్యం క్రమశిక్షణ పట్టుదల జట్టుభావన లక్ష దృష్టి వంటి లక్షణాలు ఉంటాయి ఇవన్నీ కలిసినప్పుడే అతడు సఫలవంతమైన మార్గంలో ప్రయాణించగలడు